స్కూల్ తరువాత సాయంత్రం ట్యూషన్ ఇప్పుడు పిల్లలకు ఎంతో అవసరం ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఫోన్స్ మీదపడి ఫోన్స్లో వీడియో గేమ్స్ పబ్జి ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ మీద పడి చదువు మీద శ్రద్ధ చూపించలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు పిల్లలకు ట్యూషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది